నేను మా ఫ్రెండ్స్తో మేబి మా బృందంతో మా గ్యాంగ్తో కలిసి రైడింగ్కి వెళ్ళినప్పుడు అందరం కలిసి ఏ విధంగా బయల్దేరామంటే ఫ్రెండ్స్ అందరం కలిసి కొన్ని స్న్యాక్స్ అనేవి బండ్లో పెట్టుకున్నాం పెట్రోలు అనేది ఫుల్గా కొట్టించాం అందరూ కలిసి ఒక్కసారిగా అంటే బయలుదేరి పక్కపక్కన రైడింగ్ చేస్తూ వెళ్ళడం వల్ల అందరం కొన్ని రకాల భావాలను కొన్ని రకాల మాటలను తెలియజేసుకోవడం జరిగింది సో అన్ని రకాల విషయాలు మాకు మాట్లాడుకోవడానికి మా బిజీ షెడ్యూల్ నుంచి కొంచెం సమయం అనేది మాకు దొరికింది